హలో ఊబరా మాట్లాడేది ఇక్కడ మేము రెండో వీధిలో ఉన్నాం కొంచెం వచ్చి యా పికప్ చేసుకోగలరా రండి రండి ఇంకా ఏంటి విశేషాలు మమ్మల్ని అక్కడ దింపేశారా దింపండి టైంకి దింపుతారు కదా సరే ఎంత సమయం పడుతుంది సరే అన్నా నా దగ్గర ఆన్లైన్ పేమెంట్ లేదు మరి చిల్లర ఏమన్నా ఉందా మీ దగ్గర అవునా చిల్లర లేదా ఇలా అయితే ఎలా చిల్లర పెట్టుకోవాలి కదా టైంకి చిల్లర అవసరం కదా ఇంత చె చిల్లర కనుక పెట్టుకోకపోతే ఎట్లా మస్తు ఇబ్బంది అవుతుంది కదా గరం గరంగా గరం గరం గాకన్న కొంచెం చిల్లర చూడు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న దాంట్లలో ఫోన్లోనే చేస్తుర్రు కానీ చిల్లర కష్టమే కానీ చూసి పెట్టుకోవాలి కదా నాలాంటి వాళ్ళు కూడా ఇంకా వస్తారు కదా కాబట్టి చిల్లర కొంచెం చూసి పెట్టుకోవాలి కదా ఎప్పటికైనా నా దగ్గర అయితే ఇప్పటికి లేవు చిల్లర ఎలా అయినా చేసి మీరే చిల్లర తీసుకోండి నా దగ్గర అయితే ఐదు వందల నోటే ఉంది ఐదు వందల నోటుకి చిల్లర క కష్టమని అంటుండ్రు కానీ మళ్ళీ ఎలా చేద్దాం చిల్లర అయితే నా దగ్గర అయితే లేదండి చూడండి ఎవరైనా పక్కలో ఎవరైనా ఉన్నారేమో ఆ షాప్ వాళ్ళ దగ్గర కూడా ఉందేమో అడగండి కొంచెం వీలైతే వాళ్ళు కనుక ఇస్తారేమో ఆ టీ కొట్టొల్లో దగ్గర గనుక ఆ సామాను వాళ్ళ దగ్గర కనుక ఉంది ఏమో ఒకసారి అడిగి చూడక పోయిరా లేదన్న నా దగ్గర అయితే అసలు చిల్లరనే లేదు కొంచెం చూడాలి కదా పెట్టుకోవాలి కదా చిల్లర మీరు మీ దగ్గర లేకపోతే ఇంకెవరిని అడిగేది